నాకు తెలిసిన వాహనాల పేర్లు మారుతీ ఎయిట్ హండ్రెడ్ వ్యాగనార్ టాటా సుమో స్కార్పియో ఫార్చూనర్ జీప్ టయోటా బెంజ్ ఏఎమ్డి యాక్చ్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆడీ ఏ త్రీ ఏ సిక్స్ జగ్వర్ ఎక్స్జేఎఫ్ ఎలెంట్రా వెర్ణా వెన్యూ ఇన్నోవా వారిస్ సియాజ్ బీఎండబ్ల్యూ జీటి బీఎండబ్ల్యూ త్రీ ఫిఫ్టీ బీఎండబ్ల్యూ ఫైవ్ ఫిఫ్టీ బెంట్లీ క్యాటిర్నిటీ ఎస్ లంబార్ఘని